నేను స్కూల్ కాలేజీలో సైన్స్ ప్రాజెక్టుపై చాలా విషయాలు చేశాను ఎలా అంటే ఊపిరితిత్తులు లాగా ఒక పేపరు అలా ప్రాజెక్టులో ఎలా అంటే రెండు బెలూన్ని తీసుకొని దాని రెండు బెలూన్ని బాగా నోటితో ఉబ్బగా దాన్ని ఊది ఆ ధారం వేసి ఆ రెండు బెలూన్ని కట్టేశాను తనితనిగా ఒక్కొక్కటి కట్టేసి కట్టేసిన బెలూన్ని ఇటుపక్క అటుపక్క పెట్టి దానికి ఒక పైప్ లాగా ఒకటి తీసుకొని వైరు ఆ పైప్ని ఇటుపక్క అటుపక్క బెలూన్కి తగిలిచ్చేసి పెట్టేసాను ఆ ఎక్స్పరిమెంట్ అనేది చాలా నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నతనంలో సైన్స్ ప్రాజెక్ట్ చేయడం అంటే చాలా ప్రాముఖ్యము ఎట్లా అంటే చాలామంది కూడా మా ఫ్రెండ్స్ మేము అందరూ సైన్స్ గ్రూప్ తీసుకున్నప్పుడు వాళ్లు కప్పచేత బొద్దింక చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసిస్తారు మ్యాడం వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మూలంగా వాళ్ళు ఒక ఎక్స్పరిమెంట్ నేర్చుకోవడం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి భయము ఆ యొక్క ప్రతి ఒక్క అవయవాలు ఆ యొక్క పార్ట్స్ అన్నిటిని వాళ్ళు వివరించి చెప్తుంటారు మేడం వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు ఒక ప్రాక్టీస్ యొక్క ఊపిరితిత్తులు ప్రాక్టీస్లో కూడా బెలూన్ని పెట్టి చేయడం జరిగింది అలాగే కూడా ఇంకొక ప్రాక్టీస్ అంటే కప్ప కప్పతో ప్రయోగం చేశారు కప్పనీ తెచ్చి దాన్ని దాన్ని చిన్నగా బ్లేడ్ ద్వారా కట్ చేసి ప్రతి ఒక అవయవాన్ని ఆ యొక్క అవయవాలు ఎలా ఉంటాయి మానవుల్లో కూడా ఇలాగే ప్రతి ఒక్క అవయం కూడా పనిచేస్తుంది ఈ ఒక్కొక్క అవయవాని ఎత్తి ఎత్తి చూపించి అవయవాలు అన్ని కూడా దాని యొక్క ఉపయోగాలు ప్రయోజనాలు అవి ఎలా పనిచేస్తూ ఉంటుంది ఏది ఎక్కువ ప్రాముఖ్యత అటు ఆల వాటి గురించి అంత మేము ఆ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లోనే తెలుసుకున్నాం అనమాట అలాగే కూడా బొద్దింక బొద్దింకను తెచ్చి ఆ బొద్దింకను కూడా తెచ్చి ఆ బొద్దింకను కూడా చిన్న బ్లడ్ పెట్టి మ్యాడం వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాక్టికల్ కూడా చాలా యూస్ అవుతాయి యూస్గా మాకు దాన్ని తెలియజెప్పారు ఆ బుద్ధింకను కట్ చేసి ఆ యొక్క ప్రతి ఒక్క లోపల ఉన్నటువంటి ప్రతి ఒక పార్ట్స్ అనమాట ముఖ్యమైన పార్ట్స్ ప్రతి ఒక జంతువులలో కానీ మానవుల్లో ఉన్నటువంటి అవయవాలే ఉంటుంది ఆ యొక్క అవయవాలు ఫస్ట్ మనము ఆ యొక్క

ముఖ్యంగా నాకు నచ్చిన సైన్స్ ప్రాజెక్ట్ ఏదంటే ఈ యొక్క బెలూన్ రెండు బెలూన్లు పెట్టి దాని ద్వారా చేయడమే అనమాట అది చాలా అనేక మంది కూడా దాన్ని చూసి అది చాలా అనేకమంది కూడా ఎంతో ప్రయోజనకరంగానో చూడడానికి కంటికి ఆహ్లాదకరంగాను అందంగాను కూడా ఉంది